హలో మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ మ్యామ్ నాకు టీసీ కావాలి మ్యామ్ ఎస్టర్డే నేను వచ్చాను మీరు అబ్సెంట్ అయ్యి ఉండే సో లెటర్ ఇచ్చాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యామ్ నేను బైపీసీ నా పేరు స్రవంతి మ్యామ్ మ్యామ్ మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయ్యింది మ్యామ్ సో మేము అక్కడ వెళ్ళిపోతున్నాము నా సో నాకు టీసీ కూడా కావాలి సో నాకు మ్యామ్ నేను ఒక్క దాన్ని ఉండలేను కదా మ్యామ్ ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోతున్నాం అక్కడికి అవును మ్యామ్ తెలుసు కానీ ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు కదా మ్యామ్ మేము అవును మ్యామ్ వేరే కోర్స్ చేయిస్తారంటా సో అందుకు నాకు టీసీ కావాలి మ్యామ్ ఇప్పుడు అర్జెంట్ ఉంది మ్యామ్ ఇవ్వండి మ్యామ్ ఆల్రెడీ సగం పే చేశాం కదా మ్యామ్ ఇప్పుడు ఎట్లాగు చదవట్లే కదా మ్యామ్ ఇప్పుడు నేను ఎట్లాగు డ్రాప్ అవుతున్నాను కదా మ్యామ్ మ్యామ్ ఇప్పుడు అట్లా అని చెప్పి నేను నాది ఇప్పుడు ఆపేయలేము కదా మ్యామ్ మధ్యలో నాకు వన్ ఇయర్ నాకు కూడా వేస్ట్ అవుతుంది కదా మ్యామ్ ఒకరితో స్ట్రెంత్ అని మీరు అట్లా అనకండి మ్యామ్ నేను ఒక దాన్ని కదా సో నేను వేరే కోర్స్ తీసుకుంటున్నాను కదా మ్యామ్ మీకు ఫీజ్ అయితే క మ్యామ్ మ్యామ్ అట్ల ఎట్ల కడతాం మ్యామ్ నేను చదవంది టూ ఇయర్స్ ఫీజ్ ఎట్ల కడతాం మ్యామ్ నాకు అర్ధం కాదు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్